హలో నమస్తే సార్ ఇది సన్నీ రెసిడెంట్ ఏనా అండి అవును సార్ అదేం లేదు సార్ నేను యూఎస్ నుంచి ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి వద్దాం అనుకుంటున్నాం సార్ సార్ నేను ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఉన్నాను సార్ సో నేను ట్వంటీ ఫిఫ్త్ని నేను కాకినాడలో ల్యాండ్ అవుతాను సార్ నేను సార్ అక్కడ నుంచి మీరు నాకు అంటే కాకినాడలో ట్వంటీ సిక్స్త్న ల్యాండ్ అవుతుంది కదా సార్ ట్వంటీ సెవెంత్ నుంచి నాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూపివ్వాలి సార్ నేను ఆంధ్రప్రదేశ్లో టూ మంత్స్ ఉంటాను ఆల్సో ఏమన్నా అంటే కొన్ని కామన్ యాక్టివిటీస్ ఒకవేళ మేము వచ్చాక చేయాలనుకుంటే ఏమేం ఉన్నాయి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ నాకు తొందరగా షెడ్యూల్ చేసి పంపండి సార్ కంపెనీకి అమౌంట్ కూడ ఎంత అవుతుందో చెప్తే మేము మేము అక్కడ స్టే చేయాలి కాబట్టి అమౌంట్ ఎంత అవుతుందో చెప్తే నేను దానికి మీకు నేను అందుకే ఇప్పుడే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది నేను ఇప్పుడే సెండ్ చేసేస్తాను సార్ మీకు ఓకే సార్

ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్స్